చిన్న వయసులో యోగా నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలుఏంటంటే యోగా ఆసనాలు అభ్యాసం బలం మరియు వ్యవస్థతను అభివృద్ధి చేస్తుంది అదే సమయంలో మీ నరాలను ఉపశమనం చేస్తుంది మరియు మీ మనసును ప్రశాంత పరుస్తుంది ఆసనాలు కండరాలు కీళ్లు మరియు చర్మం మరియు మొత్తం శరీరం గ్రంథులు నరాలు అంతర్గత అవయావాలు ఎముకలు శ్వాసక్రియ మరియు మెదడును ప్రభావితం చేస్తాయి అలాగే నిద్ర కూడా ఎక్కువగా ఉంటుంది నేటి కాలంలో పిల్లలు ఎక్కువగా ఎవరితో ఆడుకోరు రోజు అంతా మొబైల్స్ ట్యాబ్లెట్స్తో టైంపాస్ చేస్తారు యూట్యూబ్ గేమ్స్లోముగిస్తే ము మునిగిపోతారు దీని కారణంగా ఏకాగ్రత తగ్గడం శరీరాలు సమస్యలు మానసిక సమస్యలు కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి వీటి అన్నింటికి చెక్ పెట్టాలి అంటే కొన్ని యోగాసనాలు హెల్ప్ చేస్తాయి యోగా ఆందోళన తగ్గిస్తుంది అందోళన మరియు డిప్రెషన్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ఆందోళన రుగ్మత యునైటెడ్ స్టేట్స్లో అత్యంత సాధారణ మానసిక ఆరోగ్య రుగ్మతులు కావచ్చని సూచిస్తున్నాయి అనేక అధ్యయనాలు యోగ ఆసనం అని సూచిస్తున్నాయి కావచ్చు ఆందోళన రుగ్మతలకు ప్రత్యామ్నాయ చికిత్సగా ప్రభా ప్రభావంతంగా ఉంటుంది అయితే దీన్ని నిర్ధారించడానికి ఇంకా ఇంకా పరిశీలనకి పరిశోధనలు ఇంకా చాలా ఉంటే అవసరమని అనేకమంది పరిశోధకులు సూచించుచున్నారు బాడీ స్కాన్ ధ్యానం అయిన యోగా నిద్ర ఇలా చేస్తుంది అని చూపబడింది లక్స్ చూపబడింది లక్షణాలకు తగ్గించడం ఆందోళన యోగా జీవితం నాణ్యతను మురుగుస్తుంది మురుగుపరుస్తుంది సంబంధాలు అభ్యసన అవకాశాలు ఆరోగ్యం మరియు నిద్ర కూడా బాగా వస్తుంది యోగా ఆసనాల అభ్యాసం బలం మరియు భవిష్యత్తును అభివృద్ధి చేస్తుంది అదే సమయంలో మీ నరాలను ఉపశమనం చేస్తుంది మరియు మీ మనసును ప్రశాంతపరుస్తుంది ఆసనాలు కండరాలు కీళ్లు మరియు చర్మం మరియు మొత్తం శరీరం గ్రంథులు నరాలు అంతర్గత అవయవాలు ఎముకలు శ్వాసకి సహాయపడి మరియు ప్రభావితం చేస్తాయి ఎక్కువగా ఎవరితో ఆడుకోరు రోజు అంతా మొబైల్స్ ట ట్యాబ్లెట్స్తో టైంపాస్ చేస్తారు యూట్యూబ్ గేమ్స్లో మునిగిపోతారు మానసిక సమస్యలు కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి వీటి అన్నింటికి చి పెట్టాలి అంటే కొన్ని యోగాసనాలు హెల్త్కి హెల్ప్ చేస్తాయి యోగ ఆసనాలు అభ్యాసన బలం మరియు వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది అదే సమయంలో మీ నరాలను ఉపశమనం చేస్తుంది మరియు మీ మనస్సును ప్రశాంతత ఏర్పరుస్తుంది ఆసనాలు కండరాలు కీళ్ళు మరియు చర్మం మరియు మొత్తం శరీరం గ్రంథులు నరాలు అ అంతర్గత అవయవాలు ఎముకులు శ్వాసక్రియ మరియు మెదడును ప్రభావితం చేస్తుంది ప్రభావితం చేస్తాయి నేటికాలంలో పిల్లలు ఎక్కువగా ఎవరితో ఆడుకోరు రోజు అంతా మొబైల్ ట్యాబ్లెట్స్తో టైంపాస్ చేస్తారు యోగ ఆందోళనను తగిస్తుంది యోగా అందోళనను తగ్గిస్తుంది అనేక అధ్యయనాలు యోగాసనం అన్ని సూచిస్తున్నాయి కావచ్చు ఆందోళన రుగ్మతలను ప్రత్యేకంగా చే